హలో చెప్పండి ఓకే మాకు గోల్డ్ ఉంది కానీ అది మేము ఆల్రెడీ పెట్టుకున్నాము దాన్ని మీరు విడిపించమని లోన్ ఇవ్వగలరా ఓకే మాకు ఒక ఇరవై సవర్ల దాకా ఉందండి

మేము మేము ఒక ఫైవ్ ల్యాక్స్కో సిక్స్ ల్యాక్స్కో పెట్టున్నారు

ఓకే షూర్ ఎంత ఉంటుంది అండి ఇంట్రస్టు టూ రూపీసా ఓకే ఓకే ఓకే ఎప్పుడు ఎప్పుడు చేస్తారు ప్రొసెస్సు ఓకే అండి మీరు రేపు రాగలుతారా ఒకసారి ఇంటికి అడ్రస్ పెడతాను ఓకే ఓకే అండి కన్ఫామ్గా తీసుకుంటాం అండి ఓకే ఓకే